హలో సార్ చెప్పండి సార్ కాల్ చేశారు సార్ చెప్పండి సార్ సార్ సెట్ వచ్చేసి మేము రెండువందల యాభైకి తీసుకుంటున్నాం సార్

మీరు కాబట్టి ఒక రెండు వందల రెండు వందల రూపాయలకు కుడుతానండి మీరు కాబట్టి పర్లేదండి కుడుదామండీ మీరు నాకు కొలతలు చెప్తే నేను కుడుతానండి మాకు డిజైన్ డిజైనింగ్ చూపించాలి మరి మీరు ఎప్పుడు వస్తారు అదేనండి నేను రెండువందల రూపాయలకి కుడుతానంటున్నా కదండీ ఇంకా నాకు గిట్టదండి అలాగైతే అవునండి యాభై రూపాయలు తగ్గించ్చానండీ మీ పేరు మీద ఏదైనా పర్వాలేదండి మీరు చూపించిన పర్లేదు నన్ను తీసుకుని రమ్మన్నా పర్వాలేదండి నేను తీసుకొస్తాను మీకు నచ్చితే అది కుడతానండి లేకపోతే నేను తీసుకొచ్చింది మీకు నచ్చకపోతే మీరు తీసుకొస్తే కుడతానండీ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానండి కాలేజ్కి అవునండీ అవునండీ అందరివీ సేమ్ కొలతలు ఉంటాయండి లేకపోతే డిఫెరెంట్ డిఫెరెంట్ అన్నీ ఓకే అండీ మ్యాక్సిమమ్ అవ్వడానికి చూస్తానండి నేను కూడా ఇరవై రోజులంటే అది ఏమని రాయాలండీ లేబుల్స్ అవన్నీ ఎలాగ డిజైన్స్ ఎలాగ చెప్పండి ఒకసారి ఎలా అండి అది డిజైన్స్ ఎలాగా ఏంటి అవి చెప్పండి ఒకసారి ఓకేనేనా కాలేజ్ పేరు రావాలండీ వెనకాల పిల్లల నంబరును వాళ్ళ పేరు రావాలండి సరే అండీ చేస్తామండి అయితే వెనుక మళ్ళీ రావాలండి ఓకే అండీ నేను వస్తానండి అయితే అవునండీ అవునండీ చెప్తానండి నేను వచ్చే విషయం మీకు ముందు ఒకరోజు ముందు చెప్తానండి అప్పుడు మీరు పిల్లలందరిని తీసుకొద్దూరు కానీ ఇరవై రోజులంటే అవ్వటానికి చూస్తానండి మీరు కాబట్టి అంత అంత అర్జెంట్ అంటున్నారు కాబట్టి నేను కూడా చూసుకోవాలి మనుషులని అదేనండి మీరు అంత త్వరగా చెప్పారు కొద్దిగా ముందుగా చెప్పినా కూడా మేము త్వరగా చేయుదము అండి అయ్యేలా చూస్తామండీ నేను వచ్చే విషయం కూడా మీకు ఫో కాల్ చేస్తానండి ఎంతమంది పిల్లలు రెండువందల మందా రెండువందల మందా అండీ ఆహా వీళ్ళందరూ కూడా ఏమి ఏమి ఆట ఆడుతారండి పిల్లలు ఆహా స్పోర్ట్స్ ఈవెంటా అండి ఓకే అండీ ఓకే అండీ ఏ కలర్ తీసుకుందామనుకుంటున్నారండి అవునండీ అది బాగుంటాదండీ ఓకే అండీ కుడతానండి అయితే